మా నిర్మల్ జిల్లాలో ప్రార్ధనా స్థలాలు అంటే కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే యేసు క్రీస్తు చర్చ్ హనుమాన్ టెంపులు ఇలాంటి గిలాంటి బాగానే ఉన్నాయ అన్నట్టు ఇంకా సాంస్కృతిక సాంప్రదాయాలు పండుగలు సంగం గుర్తింపు చరిత్ర సంవత్సరంలో జరుపుకునే పెద్ద పండుగలేమైనా ఉన్నాయా అంటే ఇంట హనుమాన్ నాకు తెలిసి హైలెట్ అంటే ఈ చర్చే చర్చ్ తర్వాత ఇంకేమైనా హైలెట్ అట్టా అంటే హనుమాన్ పెద్ద టెంపుల్ ఉంటుంది అన్నమాట అక్కడ ఏంటంటే శ్రీరామ నవమికి ఒక పెద్ద ఉత్సవం తర్వాత హనుమాన్ జయంతికి ఒకటి నెక్స్ట్ ఏంటంటే మాల ఇది మాల వేస్తారు కొన్ని రోజులు ఆ మాల వేసినప్పుడు వాళ్ళు అది అక్కడనే భజనలు కీర్తనలు చెయ్యడం కాని అక్కడనే ఏమైనా ఏమైనా స్పెండ్ చెయ్యడం కానీ ఇలాంటివి బాగా జరుగుతాయన్నట్టు ఇట్లా ప్రార్థన మందిరాలు బాగానే ఉంటాయి మా ఊర్లో ఇక్కడ ఇంకా మా అంటే మా స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ అని కాదు కానీ మా డిస్ట్రిక్ట్ పక్కనుండే ఊర్లు కాని ఇట్లా ఆ దరిదాపుల్లో ఉండే ఊర్లల్లో కాని బాగానే ఉంటాయిన్నట్టు సరే ఇది పక్కకు పెడితే మళ్ళీ ఒకసారి చూద్దాం కొన్ని ప్రార్థన స్థలాలు ఏవి ఈ సాంప్రదాయాలు పండుగలు మీ జిల్లా సంఘానికి గుర్తింపు ఏ విధంగా తోడ్పడతాయి ఆ క్రిస్మసే క్రిస్మ స్ను మించింది ఇంకోకటి రావాలంటే రాదు ఎందుకంటే అది ఆల్మోస్ట్ వల్డ్ మొత్తంలో బిగ్గెస్ట్ అంటే ఆల్మోస్ట్ అదే వస్తుంది సో క్రిస్మస్ను మించి ఏం రాదు కానీ ఇక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారాంటే సరే నాకు తెలిసిన పండుగంటే అదే కానీ నాకు తెలిసిన పండుగ మేము ఎంజాయ్ చేసేది అంటే అది కాదు జనరల్గా మేము ఎలా అంటే ఇక్కడ మా ఊర్లో మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ రాజన్న వాళ్ళ ఇల్లని ఒకటుంటుంది నైట్ అయిందంటే ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి వీళ్ళున్నా లేకపోయినా డోరు తీసుకుటాం తీసుకున్న పంటం పన్నాక ఏమవుతుంది వాళ్ళెవరైనా ఒకరు వస్తారు జరసేప్ప్ చెల్లెత్ ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి పోతాం పోయి స్నానం చేసి అన్నం తింటాను అన్నం తిన్నాక ఏమవుతుందంటే ఇంక మావాడికి ఫోన్ చేసి ఏమైందిరా గేమ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే వాలీబాల్ కాడకి పోతాం వాలీబాల్ కాడకి పోయిందంటే అక్కడొకటి పన్నెండు అయ్యేదాకా తెలవదు టైమే తెల్వకుండా గడుపుతాం అక్కడొకటి పన్నెండు అయ్యేదాకా టైం తెలియకుండా గడిపిన తర్వాత ఇక మళ్ళా మళ్ళీ ఇంటికి వచ్చి జరసేపు సెల్లొత్తి ఇంకా చెప్పాలంటే స్టడీకే కొంచెం తక్కువ వ్యాల్యూ ఇచ్చినట్టు అవుతుంది కాని అది కూడా మేనేజ్ చెయ్యాలి మొత్తానికైతే మరి ఏమౌతుందో ఎట్లనో చూడాలి కాని చూడాలి ఏమౌతుందో అది నిన్న మా ఊర్లో పల్లె కూడా పొలానికి వచ్చారు వచ్చి బాగానే అదోకటి ఇదోకటి ఇదోకటి ఇదోకటి ఏదో చేశారు కానీ అడీడేసి మేమే నెగ్గాము అట్లా అయిపొయింది ఇక మాకాడ సంజయ్గాడు ప్రవీణ్ అన్న నేను పవన్గాడు దేవా అన్న మహేష్గాడు ఆరుగురం వాళ్ళకి వెళ్ళి లడ్డుగాడు రంజిత్గాడు శ్రావణ్గాడు వాడెవడు పవన్గాడు సృజన్గాడు ఇంకొకడెవడో పోరెడు వినయ్గాడు ఆడు దత్తం క్యాండిడేట్ అన్నట్టు ఇంకా ఇంకేం ఉంటుంది సరే మా పండుగా సంఘ గుర్తింపు చరిత్రకాదు చరిత్ర సంబంధించిన ప్రదేశాలైతే ఇక్కడ దరిదాపుల్లో ఏం లేవు కానీ ప ఊర్లో క్రిస్మస్ అనే పండుగ అయితే ఉన్నాది కాకపోతే అది దానికొక్కదానికే సపరేట్ అయితే ఏం రాదు కదా గుర్తింపు అది వర్ల్డ్ మొత్తంలో ఎక్కడ జరుపుకుంటే ఆ ఏరియాకి గుర్తింపు వస్తుంది మా నిర్మల్ లోనే అని సపరేట్ ఏం లేదు కాని ఒక పెద్ద చర్చ్ ఉన్నాదన్నట్టు ఆ పెద్ద చర్చ్ ఉండడం వల్ల మేబీ ఓకే తెలుస్తుంది పేపర్లో మాత్రం ప్రింట్ పడుతుంది హనుమాన్ జయంతి టోర్నమెంట్ టోర్నమెంట్స్ ఇవి కూడా వేడుకలు కిందకే వస్తాయి కదా వేడుకలంటే ఇక అప్పాలు చేసుకుని ఇవ్వి చేసుకుంటే వేడుకలు అవుతాయా అట్లా సో ఆ టైప్లో మా దగ్గర ఉన్నయి మాకు తెలిసి ఆ ఏరియా పక్కకు పెడితే మా ఫ్రెండ్ వాళ్ళ డిస్ట్రిక్ట్ మంచిర్యాల్ ఒకటున్నాది అక్కడ మాత్రం తోపు తోపు చారిత్రాత్మక చరిత్ర కలిగి ఉంది ఫర్ సపోజ్ మంచిర్యల్ పోదాం గాంధారి ఖిల్లా గాంధారి ఖిల్లా ఉంటుంది అక్కడ అక్కడ నక్కల గుట్టని ఒక గుట్టుంటుంది అక్కడ గాంధారి ఖిల్లా అది ఒకటేదో బొక్క ఏదేదో ఉంటుంది దానికి మస్తు చరిత్ర ఉన్నాదట దాన్ని పక్కన పెడితే ఇక చెన్నూరు వద్దామా చెన్నూరు వస్తే ఒక చెరువు మీద ఒక పెద్ద శివలింగం ఉంటుంది అది పెద్ద శివాలయం ఒకేనా అదో పెద్ద అధునిక చరిత్ర ఉన్నాదా సరే ఇవన్నీ పక్కకు పెడితే జగన్ నాయకుల గుడి అని ఒకటుంటుంది ఇది మూడనమ్మకమా లేకపోతే ఏంటన్నది నాకు తెలియదు కానీ కడపునొచ్చినా ఏం నొచ్చినా ఆ గుడికాడికి పోయి అందరు ఇవి చెప్పించుకుంటారు సరే ఈ ఇది ఇంకోటేంటంటే శివాలయం అని ఒకటి ఉంటుంది అంటే ఏదైనా డేట్లు చెప్పాలన్నా ఏదైనా పంచాంగాలు చూపించుకోవాలన్నా కాని ఆ బొక్కగాన్ దగ్గరకి పోయి అందరూ చెప్పించుకుంటారు అక్కడేముందో నాకు అర్థం కాదు ఆ బుక్కులో చూసే కదా వాడు చెప్పేది ఆయనికేం బొచ్చా వచ్చేది ఓం మహా ఈం మహా ఈం మహా అని అనడం అంతే కాని ఇట్లా కాకపోతే దానికి ఒక పదకొండు వందల సంవత్సరాలో మరి వంద సంవత్సరాలో చరిత్ర ఉన్నాదని చెప్తారు అది బొక్కనో నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఇట్లనే చెప్తారు ఇంకా చరిత్రున్న ప్రదేశాలు ఏమేమున్నాయి ఇంక ఈడన్నది లేదు కానీ ఉండడం అయితే బాగానే ఉన్నాయి శివాలయం ఇది రైట్ రైట్ ఇది అయిపోయిన తర్వాత మదన పోచమ్మ మదన పోచ్చమ్మ ఇది శివాలయం ఉన్న దాని కట్ట కిందనే మంచిగా అదేంటది మదన పొచ్చమ్మ ఉంటుంది ఇక్కడ అందరు వచ్చి దేవునికి మొక్కి బాగా పవిత్రంగా అసలు ఎంత పవిత్రంగా అంటే ఘోరంగా నిష్టతోని ఉంటారు ఈ మొక్కడం అయ్యాక మాత్రం ఇంకా హైలెట్గుంటరు ఇక అది అంటే ఇక సాంప్రదాయం అన్నట్టు అది మదన పొచ్చమ్మ అక్కడ ఒక పెద్ద జాతర లెక్కనే జరుగుతుంది ఇది ఇది పక్కకి పెడితే ఇంక హైలెట్ ఏంటంటే మంచిర్యాలలో వేలాల జాతర అని ఒకటి ఉంటుంది మన దగ్గర అయితే కత్తర్శాల ఉంటుంది కానీ

గుట్టేంటంటే ఈరో అంటే జనరల్గా శివరాత్రి మూడు రోజులు జరుగుతుందిరా భాయి మూడు రోజులు జరిగితే ఇవ్వాళ ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు ఫస్ట్ రోజు అందరు గుట్టెక్కుతారు గుట్టంటే అదొక అద్భుతం ఎక్కినా వాళ్ళందరూ ఆ దీపాలతోని మనకి చూసే వ్యూ ఉంటుంది కదరా ఛీ అది అసలు అనెస్పెక్టెడ్ కాదు మార్వలెస్ అన్నట్టు ఆ వ్యూ హైలెట్ ఆ వ్యూ ఒకటి అయిన తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ తెల్లారి ఆ గుట్ట దిగుడు ఆ గుట్ట దిగి కింద ఇండాల్నే ఉంటుంది గుడి అదంతా తిరిగి కార్ బొమ్మలు కాని కొనుక్కుంటే కొనుక్కుని నేను ఒకసారి గా ఆట ఆడాను అదేంటి మా మూడు బాలులు వేస్తే గ్లాసులు అన్నీ పడేయమంటే ఒక్కటి కూడా పడలేదు నా మానం పోయింది అక్కడ ఇలా అయింది కానీ ఓకే ఎంజాయ్ చేసినంత వరకు మంచిగా ఎంజాయ్ చేసాం మావాళ్ళు ఒక బులెరో పట్టుకుని పోయారు ఒకసారి పోతే ఆడ లక్ష్మీదేవర కంటే వీళ్ళే ఎక్కువ ఎగిరేరంట ఆ పోలీసువాళ్ళు కొట్టడానికి వచ్చారంటే మీరే చూసుకోండి మన వాళ్ళ కథ ఏ రేంజ్లో ఉన్నాదన్నది సరే అది అయిపోయాక నెక్స్ట్ ఏంటది కాలేశ్వరం ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మన టీఎస్ అయిన వెంటే కాళేశ్వరం గురించి తెలవకుంటే ఏం ఉండదు ఆల్మోస్ట్ మన కేసీఆర్ గంగలో కలిపి పోయాడు కాని దాన్ని అది కడతాను ఇది కడతాను అని కాని ఆయనే ఐదారు వందల కోట్లు తిన్నాడు దాని మీద ఇక అదే ఆలా ఉంటుంది కాలేశ్వరం అంటే డైరెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్టు అది ఒక గుడి కోటిలింగాలలో ఒకటి అని అంటారు ఇక అది ఎంతవరకు నిజమో అబద్దమో మనకి తెలియదు కానీ ఒక పుణ్యక్షేత్రంలా అంటే కాశీ పోకున్నా కాళేశ్వరం పోవాలి అని గిసువంటివి అంటారు కదా దానికి బదులుగా మన కాలేశ్వరం ఇక్కడ ఉన్నాది కాలేశ్వరం ఒకటి ఆ తర్వాత కాళేశ్వరం చెరువు ఆ ఓదాడ ప్రకృతి వనం కొంతమంది పోయి అక్కడ వండుకుని తిని ఇట్లా ఉంటుంది ఇది అయిందా ఇది అయిన తర్వాత ఇంకేం ఉంటుంది ప్రకృతి వనం అయిపోయిన తర్వాత అన్నా రైట్ రైట్ మన దగ్గర అన్నవరం బ్యారేజ్ ఉంటుంది అన్నవరం బ్యారేజ్ ఫేమస్ ఫర్ ఆల్ నేను వరంగల్లో చదివేటప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి టూర్ ఇక్కడ చూసి పోయేది అలా ఉంటుంది మరి ఏం చేస్తాం ఇంకేం ఉన్నాయిరా భాయ్ ఇంక చరిత్రాత్మక సరే మా ఊరు ఇప్పుడు ఇక మంచిర్యాల పక్కకి పెడదాం నిర్మల్లో మా జిల్లాలో అంటే మా ఊరు కూడా అందులో ఉన్నాది కదా అంటే నిర్మల్ జిల్లా కిందకే వస్తుందిగా మా ఊర్లో హైలెట్ అంటే మాత్రం గోవా అదేంటది గోవారమ్మ పండుగ అది ఇది అని చేస్తారు గోవారమ్మ పండగ అంటే ఏంటంటే ఊరుకి అవతల ఒక చెట్టు ఉంటుంది తల్లి అది ఊరవతల మైసమ్మ అని ఒక్క ఊరవతల మైసమ్మ లెక్క యామా ఇది కాదు ఇది కాదు ఊరవతల పోచమ్మ చెట్టు ఒకటి ఉంటుంది ఆ పోచమ్మ చెట్టు దగ్గరకి ఈ వర్షాకాలం హైట్గుంతనంగా అందరూ కోళ్ళని పట్టుకుని దప్పులం మాట్లాడుకుని బోనం పట్టుకుని పోతారు ఆ పండుగుంటుంది కదరా మా వాడకి వాడ ఒకటే సారి లైన్లోండి పోతు ఉంటే వేరే అసలు అక్కడికి పోయాక చెట్టు చుట్టూ తిరుగుడు ఆడ లా ఆడ లం ఆడ ఏంటది మర్రి చెట్టు ఉంటుంది దాని ఆకులు కొట్టుడు ఇంక తర్వాత కోడిని కోసి ఆడొక కాలం కట్టి వస్తాడు మళ్ళీ ఇంకొక ఇవన్నీ ఓకేరా వారీ అంటే ఇంకోకటి ఏంటంటే ఆ కోడి కొరకుముట్టది ఆ కోడి కొరకు ముట్టకపోతే ముట్టు ముట్టని ఆ బియ్యాన్ని అట్టట్టంటే అది ఎటో అట్టా ఇట్టా అనంగా దాని తలకాయ తాగితే కదం దానికి కోత్తరిగ ఎటు తిరిగినా దాన్ని కోస్తాడు కానీ కొయ్యడానికి ఆగరన్నట్టు మా వాళ్ళు నేరుగా అలాఉంటుంది ఇంక కోసిన తర్వాత ఇంటికి వస్తే ఇంకేమున్నాది ఇంక మళ్ళీ కచేరి స్టార్ట్ అది హైలెట్ ఇంక మా ఊర్లో ఊరు ఊరు పోచమ్మకి వెళ్ళడం హైట్ పరంగా అదొక హైలెట్ అంటే హైలెట్ అన్నట్టు ఇంకేమున్నయి ఇదే హైలైట్ ఆ తర్వాత ఊరంపే ఫెస్టివల్ అని ఒకటి ఉంటుంది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది అదేంటంటే ఊరు చుట్టూ ఏం ఊర్లోకి రాకుండా మంచిగుండాలని వేసే పండుగనుకుంటాను ఆ పండుగ హైలైట్ ఇంక అదీ అది కూడా వర్షాకాలం దగ్గర దగ్గర చేస్తారు అది మెమొరబుల్ అన్నట్టు కాకపోతే అక్కడ కూడా గ్రామస్తులు చిన్న చిన్న డబ్బు తక్కువ ఉన్నవాళ్ళందరూ మింగి తిని వాళ్ళు బలిసిన వాళ్ళు బలుసుకుంటూనే ఉంటారు ఇది ఒక్కటి మాత్రం లోపం ఉంటుంది మాకాడ ఇది ఎప్పుడు మారుతుందో మాకే తెలియదు ఈ విధంగా ఉంటుంది మా ఊర్లో ఇది ప్రసిద్ధి చెందినవి మరి